ఆటలు నిజంగా మనిషి లో ఫస్ట్ ఒత్తిడి నుంచి ఉపశమనం చేస్తాయి మనం మేము చిన్నగా ఉన్నపుడు స్కూల్ డేస్లో స్కూల్ వర్క్ వల్ల హోంవర్క్ వల్ల సబ్జక్ట్స్ వల్ల చాలా ప్రెషర్ అయితుండే కానీ ఆ ప్రెషర్ అంతా గేమ్స్ పీరియడ్ రిలీఫ్ చేస్తుండే ఎప్పుడైతే ఆ గేమ్ పీ గేమ్స్ పీరియడ్ వస్తుందో అన్నీ ఎన్ని టెన్షన్స్ ఉన్న కూడా అవన్నీ పక్కన పెట్టి ఆ గేమ్స్లో మునిగిపోయి ఆ గేమ్స్లో ఉండిపోతుండే ఆటలు నిజంగా మనుషులని ఒత్తిడి నుంచి బయటికి తెస్తాయి ఇంకా స్కూల్ డేస్లో ఎంత ప్రెషర్ ఉన్న ఎంత హోంవర్క్ ప్రెషర్ ఉన్న ఎంత స్టడీస్ ప్రెషర్ ఉన్న ఆ సండేస్ ఆ సండేస్ల రోజు క్రికెట్ ఆడుతుంటే ఆ ఫీలింగ్ అస్ అంత ఒత్తిడి ప్రెషర్ అంతా పక్కన పెట్టి ఆ క్రికెట్లో మునిగిపోయి ఆ గేమ్ ఆడుతుంటే ఒక డిఫరెంట్ ప్రపంచంలో వెళ్ళిపోతాం మనము చాలా మన ఒత్తి ఒత్తిడి అనేది చాలా తగ్గిస్తుంది ఆటలు కానీ ఈరోజులలో అవుట్డోర్ గేమ్స్ బయట ఆడే గేమ్స్ పక్కన పెట్టి మొత్తం అందరు ఇంట్లో ఫోన్లో పట్టుకొని ఆడుతున్నారు దాని వల్ల ఇంకా సైట్ సైట్స్ ఐ సైట్ ప్రెషర్ బ్రెయిన్కి చాలా ఎక్కువ అవుతుంది కానీ అవుట్డోర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఒత్తిడి నుంచి అయితే చాలా రిలీఫ్ ఇస్తాయి మేము స్కూల్ డేస్ నుంచి చాలా చూస్తుండే స్కూల్ డేస్లో స్కూల్ డేస్లో బయట ఆ గేమ్స్ పీరియడ్ ఒకటి ఎంత మార్నింగ్ నుంచి ఎంత ప్రెషర్ ఎంత ఒత్తిడి ఉన్న కూడా ఆ గేమ్స్ పీరియడ్లో అంతా వెళ్ళిపోతుండే సేమ్ అలాగే రియల్ లైఫ్లో కూడా నేనైతే ఈ ఆటలో ఒత్తిడి నుండి కాపాడతాయి ఇవైతే పక్కా నమ్ముతాను నాకు తెలిసి చాలా సార్లు జరిగేది నేను ఎప్పుడైతే స్ట్రెస్ ఫీ స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ ఫీల్ అయినపుడు నేను ఆటలు ఆడుతాను ఏదో ఏదో ఒక ఆటలు ఆడుతు ఉంటాను చిన్నపిల్లలతో మా ఇంటి పక్కనున్న చిన్నపిల్లలతో దాని వల్ల నాకైతే చాల సార్లు ప్రెషర్ రిలీఫ్లాగా అనిపించింది చాలా అంటే చాలా సార్లు ఆటలు మా బాడీ మన బాడీకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతు ఉంటాయి కొన్ని కొన్ని సిట్యువేషన్లో చాలా ఒత్తిడిగా ప్రతి మనిషి ఫీల్ అవుతాడు ఆ ఒత్తిడిని మరిచిపోవడానికి ఏదో ఒక ఆటలు ఆడుతు ఉండాలి ఏదో ఒక ఆట ఆడుతుంటే ఆయన ఆ ఒత్తిడిని మరిచిపోయి ఆ కొం కొంత సేపు అయిన ఆటలో ఉండి దాని వల్ల ఆయన ప్రెషర్ రిలీఫ్ ప్రెషర్ రిలీఫ్ కూడా అవుతుంది ఆయన ఆ కొద్ది సేపు అయిన ఒక వేరే ప్రంపంచానికి వెళ్తాడు ఆ ప్రపంచంలో ఉండిపోవాలని అనిపిస్తుంది నేను కూడా చాలా సార్లు ఇప్పుడు జాబ్ ప్రెషర్ అది ఇదంతా ఉంటుంది కానీ ఇక ఒకొకసారి మా ఇంటి పక్కన ప్లేగ్రౌండ్లో ఆ క్రికెట్ ఆడుతుంటే అన్నీ ఈ ప్రంపంచాన్ని మర్చిపోయి ప్రెషర్ అంతా అప్పటివరకి సెవెన్ డేస్ సిక్స్ డేస్ వీక్లీ సిక్స్ డేస్ చేసిన పని అంతా వన్ డేలో ఒత్తిడి అంతా వెళ్ళిపోతుంది ఈ ఆటలకి ఒత్తిడిని తగ్గించే కెపాసిటీ అయితే చా పక్కా ఉంది చాలా తగ్గిస్తాయి ఏవైనా ఆటలు అవి అది క్రికెట్ కబడ్డీ ఖో ఏ ఆటలో అయిన ఉంటుంది ఒత్తిడిని తగ్గించడం చిన్న పిల్లల నుంచి పెద్ద అందుకని స్కూల్లో ఫస్ట్ ఫైవ్ పీరియడ్స్ స్టడీస్ పెట్టి సిక్స్త్ పీరియడ్ గేమ్స్ అని పెట్టి పిల్లలకు ఉన్న ఒత్తిడిని అంతా దూరం చేయడానికి ట్రై చేస్తారు అది ఎక్కడైనా అదే జరుగుతుంది ఆ చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తున్న ప్రకారం కానీ ఇప్పుడు కూడా మనము వారం మొత్తం పని చేసుకొని లాస్ట్ ఒక్క డే క్రికెట్ ఆడుతుంటే ఒత్తిడి అంతా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఇది నే నేను నేను నా సొంత సొంతంగా చాలా గమనించాను ఆటల వల్ల హెల్త్ హెల్త్కి మనకి మంచిది మనకి మన మైండ్కి కూడా చాలా మంచిది కొద్దిగా కొద్ది సేపు చాలా ఉపశమనం దొరుకుతుంది అది బాడీకి అది మన శరీరానికి కూడా మనకు మన బ్రెయిన్కి కూడా చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది ఆటలు అందరు మనుషులకు ఉండాలి మన పెరుగుతు పోయే కాలంలో ఆటలు అన్నీ మరిచిపోతున్నాం కానీ ఆటలు చిన్నగా ఉన్నపుడు చాలా రిలాక్సేషన్ ఇస్తుండే ఆటలు ఇప్పటికి కూడా చాలా ట్రై చేస్తే వీక్లీ ఒక డే ఆట ఆడడానికి తీసుకుంటే చాల రిలీఫ్ ఉంటుంది